మ్యామ్ నేను సురేఖ ఫోటో స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను మీకేం కావాలి ఆ అవునండి ఏం పేరు ఏం పేరు ఏ ఊరి నుంచి వచ్చారు

ప్రసన్న ప్రసన్న వారిదా మీకు ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఇచ్చేసాం కదా ఓన్లీ మ్యారేజ్ ఫొటోస్ వస్తాయి కదండి కొంచెం లేట సిస్టం కొంచెం వర్క్ అవ్వట్లేదు కొంచెం టూ డేస్ పడుతుంది అవంగానే వెంటనే ఇచ్చేస్తామండి ఏమ అనుకోకండి ఆ టూ డేస్లో టూ డేస్లో నేను వీలైనంత త్వరగా పంపిస్తాం ఎవరిదీ రిలేషన్స్దా మూడో మూడో తేదీ ఖాళీగా ఉంటాను మీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు కాల్ చేయండి ఆ సరే త్వరగా ఇస్తామండి ఏమనుకోకండి సరే అండి